హలో గుడ్ మార్నింగ్ సార్ సార్ మనది స్టేషనరీ షాపేనా ఓకే సార్ ఓకే సార్ నాకు వచ్చి మన దగ్గర సైన్టిఫిక్ క్యాల్కులేటర్ అవైలబుల్ ఉందా సార్ ఓకే సార్ మనకి అది ప్రైస్ వచ్చి ఎంత పడుతుంది వన్ పీస్ వచ్చి టూ హండ్రెడ్ సార్ సో యాక్చువల్లీ నాకు బల్క్స్లో కావాలి సార్ నేను ఒక ఒక థర్టీ టు అరౌండ్ ఒక ఫార్టీ పీసెస్ దాక తీసుకుంటాను సార్ నేను సైంటిఫిక్ క్యాలుకులేటర్వి అది మనకి టోటల్ ఎంత అవుతుంది సార్ ఇప్పుడు ఓకే సార్ ఒక ఫార్టీ అనుకోండి సార్ ఫార్టీ ఫార్టీ సైంటిఫిక్ క్యాల్కులేటర్స్ తీసుకుంటాను మీ షాప్లో మనకు ప్రైస్ అనేది ఎంత వస్తుంది సార్ ఫార్టీ ఫార్టీ సైంటిఫిక్ క్యాల్ ఓకే సార్ మనకు అంటే నేను బల్క్స్లో తీసుకుంటున్న కదా మనకు ఏమైన డిస్కౌంట్ అనేది ఉందా సార్ సో టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుందా సార్ నాకు ఇప్పుడు ఈ ఫార్టీ మీద ఓకే సార్ నేను అలా అయితే ఫార్టీ అనేది తీసుకుంటాను ఇంకా అలాగే మన దగ్గర స్టిక్కర్స్ అనేవి ఉన్నాయా సార్ కార్టూన్ లేబుల్స్వి ఈక్విటో మన దగ్గర డోరామాన్ది అవైలబుల్ ఉందా సార్

మంచి ఒక స్టిక్కర్ ప్యాక్ వచ్చి ఎంత ప్రైస్ పడుతుంది సార్ ఓకే సుమారు ఎన్ని స్టిక్కర్స్ వస్తాయి సార్ దాంట్లో ఓకే సార్ పెద్ద సైజ్వి ఒక టెన్ వస్తాయి ఓకే ఓకే సార్ నాకు ఈ ఫార్టీ సైంటిఫిక్ క్యాల్కులేటర్స్తో పాటు అలాగే నాకు స్టిక్కర్స్ అనేవి డోరేమాన్ కావాలి ఇంకోటి బెన్టెన్ది ఒకటి కావాలి సార్ నేను అవి అనేది మీ షాప్ నుంచి పర్చేస్ చేస్తాను ఓకే సార్ మీరు మీరు చెప్పినట్టుగా కొంచెం డిస్కౌంట్ అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాను బల్క్స్లో తీసుకుంటున్నాను కాబట్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ టాకింగ్